హలో హలో మ్యాడమ్ మీ లైబ్రరీలో డాక్టర్ అంబేద్కర్ బీఆర్ అంబేద్కర్ అండ్ అబ్దుల్ కలాం బయో హిస్టరీ లాంటి బుక్స్ ఉన్నాయా అండి ఓకే తెలుగు రైటింగ్లో కావాలి నాకు ఇప్పుడు ఇంగ్లీష్లో అంటే ఆల్రెడీ నా దగ్గర కాపీస్ ఉన్నాయి ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో బయోగ్రఫీస్ అండ్ హిస్టరీస్ లాంటివి ఏమన్నా దొరుకుతే నాకు కావాలి ఒకసారి సర్చ్ చేసి ఇవ్వరా మ్యాడమ్ ఉన్నాయో లేవో ఓకే ఇంగ్లీష్లో వస్తున్నాయి కానీ నాకు తెలుగు కావాలి తెలుగులో మీరు సెర్చ్ చేయండి ఒకవేళ మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ లైబ్రరీ అన్నారు కదా తన లైబ్రరీలో ఒకసారి అడిగి చూడండి ఉన్నాయంటే నేను అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాను ఓకే ఓకే అడగండి అక్కడ లేకపోతే నేను మీరు ఇచ్చే అడ్రస్కు వెళ్ళి నేను ఎంక్వైరీ చేసుకుని తీసుకుంటాను మేడం చెప్పేయండి తీసుకుంటాను ఓకే హౌసింగ్ బోర్డ్ గ్రే లైబ్రేరియన్ ఇక ఓకే అండి నేను ఒకసారి వెళ్ళి సర్చ్ చేసుకుంటాను హౌసింగ్ బోర్డ్ అన్నారు హౌసింగ్ బోర్డ్ కరీంనగర్లో లైబ్రేరియన్ ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం